హలో హలో హలో ఎవరండి నమస్తే అండి ఎవరండీ అవునండి అవును

అవును నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారండి ఓకే ఓకే ఓకే అండి చెప్పండి ఓకే సరే అండి నేను బీటెక్ జాయిన్ అవుదామని అనుకుంటున్నానండి

ఇప్పుడూ సిఎస్ఈ తీసుకుందామని అనుకుంటున్నానండి ఇక్కడ అంతా కంప్యూటర్ సైన్చె సైడే కదా ఉంది

అంటే

ఓకే ఓకే అండి అంటే యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళయితే నాకు మా అన్న వాళ్ళు వాళ్ళు చెప్పింది అయితే ఇది తీసుకోమని చెప్పారు ఇంకా నేను కూడా అదే కౌన్సిలర్స్ని వాళ్ళని కనుక్కుందాము అని అనుకుంటున్నాను ఇంక మీరు కాల్ చేశారు ఇంకా ఏమైనా ఉన్నాయా అండి అంటే ఫెసిలిటీస్ అలా ఏ కాలేజ్లో జాయిన్ అయితే బాగుంటుంది అన్నవి ఓకే

ఓకే అవునండి అవును అదే మీరు మీ ఒక్క కాలేజీ గురించే చెప్తారా లేదంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంచెం మెయిన్వి ఉంటాయి కదా మనకి బాగా మంచి కాలేజీలు వాటి గురించి

ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే ఏ యూనివర్సిటీ వస్తుందండి ఎన్ఆర్ఐ కాలేజీ ఏ యూనివర్సిటీ కింద వస్తుంది ఓకే అది కూడా మంచిదే అని విన్నాను ఇంకా సిఎస్సిలో అలా ఎలా ఉంటాయండి మాకు థర్డ్

సరే అండి ఓకే

ఓకే అండి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా అండి జస్ట్ మనం ఎంసెట్ రాసి అవునండి అవును

అవునండి

ఓకే ఓకే సార్ ఓకే మాది బీసీడీ అండి

సరే సరే అయితే

మాకా నెక్స్ట్ మంత్ అండి

ఓకే అండి ధన్యవాదాలు

నాకు అవును సరే ఓకే అండి నమస్తే థ్యాంక్ యూ